హలో నమస్తే సార్ బావున్నారా సార్ ఆ బావుంనానండి మేనేజర్ గారు ఇప్పుడు బాగానే నడుస్తుంది సార్ డైలీ చాలామంది కస్టమర్స్ వస్తున్నారు అందరు వస్తున్నారు అంతా అనుకునట్టే జరుగుతుంది ఒక్కొక్క రోజు డిమాండ్ తక్కువ తగ్గుతుంది ఒక్కొక్క రోజు పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు పండగల సీజన్ కదా తగ్గుతుంది చెప్పండి సార్ ఎందుకు కాల్ చేసారు సార్ మీరు అవునా సార్ బిజినెస్ బాగా జరుగుతుంది సార్ కానీ ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి అందరూ ఎక్కువ నాన్వెెజ్ కన్నా వెజ్జే ఎక్కువ అందరూ ఇష్టపడుతున్నారు అంతే అదే సార్ నేను చెప్పినట్టు ఇప్పుడు అందరూ వెజ్జె ఇష్టపడుతున్నా సార్ ఇంకోటి వాళ్ళు ఒకటి ఏమనుకున్నానంటే వాళ్ళకి జస్ట్ ఇట్లా వడ్డించడమే కాకుండా వాళ్ళతోం ఫ్రెండ్లీగా ఉంటున్నాను ఎందుకంటే ఫ్రెండ్లీగా ఉంటే మన భవిష్యత్తులో మనక వచ్చే గిరాకి కూడా చాలా పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళతోం చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాను నీట్నెస్ రోజుకు రెండుసార్లు రెస్టారెంట్ మొత్తాన్ని క్లీన్ చేస్తున్నాను పొద్దున్న తెరిచాక ఒక సారి మళ్ళీ రెస్టారెంట్ని క్లోజ్ చేసేటప్పుడు ఒక్కసారి మళ్ళీ శుభ్రంగా కడుగుతున్నాను ఇప్పుడు ఇప్పుడు పండగలు సీజన్ కాబట్టి వెజ్ చేయించాలి తర్వాత ఇదే నార్మల అయ్యాక వెజ్జ్ నాన్వెజ్ రెండు ఎక్వ ఎక్కువ డిమాండ్ ఉండే ఇప్పుడు మాత్రం ఒక పండగల కాబట్టి ఓన్లీ వెజ్జే డిమాండ్ ఉన్నాది అంతే కదా ఇంకేమన్నా ఉన్నాయా వెజ్లో ఇప్పుడొచ్చేది చాలా అంటే పప్పు సాంబారు వంకాయ కూర లాంటివి బాగా ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు పండగలు సీజన్ కాబట్టి అంతే సార్ ఇంకేం లేదు ఓకే సార్ ధన్యవాదాలు సార్